మా ప్రాంతంలో పలు వార్తాపత్రికలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి హిందూ డెక్కన్ క్రానికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికలు ప్రతిరోజు ప్రచురింపబడుతున్నాయి ఇవి జాతీయ అంతర్జాతీయ రాజకీయ క్రీడా సినీ వ్యాపార రంగాలపై విశేషాలను అందిస్తున్నాయి వీటితో పాటు కొన్ని ప్రాంతీయ పత్రికలు మరియు స్థానిక వార్తా పత్రికలు కూడా లభ్యమవుతున్నాయి నేను ప్రస్తుతం ఈనాడు పత్రికకు సభ్యుడుని ఈనాడులో నా కుటుంబాన్ని చాలా కాలంగా చదివే పత్రిక దీని శైలిగా స్పష్టంగా సులభంగా చదివేలా ఉంటుందని నాకు అనిపిస్తుంది రోజు వారి సమాచారం మాత్రమే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలు ఆరోగ్య సూచనలు రైతాంగ విశేషాలు రాజకీయ విశేషాలు వంటి విభాగాలు కూడా ఇందులో ఉండటం నాకు బాగా నచ్చే అంశం నాకు అత్యంత ఇష్టమైన కాలమ్ ఆరోగ్యము ఇందులో రోజువారి ఆరోగ్య చిట్కాలు వ్యాధుల నివారణ పోషకాహారం గురించి వివరించబడుతుంది ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం కాబట్టి ఈ కాలమ్ ద్వారా చాలా విషయాలను నేర్చుకోవచ్చు కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు అలాగే సంప్రదాయమైన ఆరోగ్య పద్ధతులను గురించి కూడా ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తుంది అదేవిధంగా మరో కాలమ్ ఏమిటి అంటే జాబ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం కూడా నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విభాగం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు పోటీ పరీక్షల సమాచారం విద్యా సంబంధిత ముఖ్యమైన మార్పులు తెచ్చుకోవచ్చు ఇది యువతకు ఎంతో ఉపయోగపడే విభాగమని నేను భావిస్తున్నాను క్రీడా భాగంలో నేను ముఖ్యంగా క్రికెట్ వార్తలను ఆసక్తిగా చదువుతాను ముఖ్యంగా భారత జట్టు ప్రదర్శన కొత్త ఆటగాళ్ళ విశ్లేషణ టోర్నమెంట్ అప్డేట్స్ నాకు ఎంతో ఇష్టం ఇలాగే ఇతర క్రీడా విశేషాలు కూడా చదవటం ద్వారా ప్రపంచ క్రీడారంగంపై అవగాహన పెరుగుతుంది మొత్తంగా వార్తాపత్రికలు నిత్య జీవితంలో చాలా ముఖ్యమైనవి అవి ప్రపంచ ఘటనలు తెలుసుకోవడానికి తాజా అప్డేట్స్ పొందడానికి ఇంకా వివిధ రంగాల్లో అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడతాయి ప్రత్యేకించి ఆసక్తికరమైన కాలమ్స్ చదవడానికి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది